ఎడిటింగ్ మరియు రివిజన్ల కోసం నాకు ఖచ్చితమైన ప్రక్రియ లేదు కానీ నేను సాధారణంగా నేను పని చేస్తున్న పని యొక్క లక్ష్యం మరియు ప్రేక్షకులను పరిగణంలోనికి తీసుకుంటారు నేను ఖచ్చితంగా శుక్లిప్తంగా మరియు సమగ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తాను నేను ప్రజలకు సహాయకారిగా మరియు సమాచారంగా ఉండటానికి కూడా ప్రయత్నిస్తాను